నేను ఆన్లైన్లో ఒక బ్యాట్ కొన్నాను అది హాడ్ ప్లాస్టిక్తో తయారు చేయబడింది కావున అది ఎక్కువ రోజులు వస్తుంది అనుకున్నాము కానీ ఆడిన మొదటి వారానికే అది కింద భాగంలో విరిగిపోవడం జరిగింది అందుకే మీరు ఏదైనా ఆన్లైన్లో తీసుకునే ముందు ఇతర అనుభవాలను చదవండి ఇతర సోదరులను అడగండి ఆ తర్వాతే తీసుకోండి నాణ్యతలేని పదార్థాలు తీసుకొని డబ్బులు వేస్ట్ చేసుకోవద్దండి